శ్రీ బాలాజీ హోమ్ అప్లయెన్సెస్యేనా మేం కొత్తగా ఏసి ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ మరియు ఏసి తీసుకోవాలని అనుకుంటున్నాము మాకు కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే కావాలి మేడం అంటే కొన్ని న్యూ ఓకే న్యూ టెక్నాలజీ వాడే న్యూ టెక్నాలజీతో వస్తున్నాయి కదా మేడం అప్లయెన్సెస్ అలాంటివి కావాలి ఓకే మేడం ఎన్ని సరే మేడం మేము వచ్చి హోమ్ అప్లయెన్సెస్ తీసుకుంటాము ఓకే మేడం